నేను క్యాబ్ బుక్ చేశాను నేను బుక్ చేసిన సమయంలో నాకు కేవలం మూడు వందల రూపాయలు చూపించింది కానీ డ్రైవర్ నాతో ఐదు వందల రూపాయలు అని డిమాండ్ చేస్తున్నారు ఇలా చేయడము తప్పు కదా అని నేను డ్రైవర్ పైన కంప్లయింట్ ఇవ్వడానికి ఏజెంట్ని కాల్ చేశాను వాళ్ళ నుండి రెస్పాన్స్ గురించి చూస్తున్నాను డ్రైవర్ ఒక్క నిర్లక్ష్యం వల్ల నాకు చాలా కష్టం కలిగింది చూపించింది మూడు వందలు అయితే డ్రైవర్ నన్ను ఐదు వందలు అడగడం చాలా బాధాకరం ఇలాంటి ఇన్స్డెంట్స్ అయినప్పుడు ఎలా హ్యాండిల్ చెయ్యాలో నాకు తెలుసుకోవాలని ఉంది ఎవరికి కంప్లయింట్ చేస్తే ఇష్యూ రిజాల్వ్ అవుతుంది అని నాకు డీటెయిల్స్ కావాలి